అరే తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా నేను ఇటీవల్ల పాస్పోర్ట్ మా ఇంటిపేరు మార్చుకోవాలి అనుకుంటున్నాను రా ఎందుకంటే ఇటీవల్ నాకు వివాహం జరిగినది కదా దానికి సంబంధించి అన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను వీధి విధానాలు ఏమిటో తెలుసుకున్నాను ఆ మార్చుకునే విధానాలు అన్నీ తెలుసుకున్నాను మొదట ధరఖాస్తుతో పాటు మొదట నా ధరఖాస్తుతో పాటు టెన్త్ క్లాస్ మార్కుల లిస్టు అడ్రెస్ ప్రూపు కరెంట్ బిల్లు జతచేసి అన్నీ అలాగే పోలీసుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంట అవన్నీ నా దగ్గర ఉన్నాయిరా అవన్నీ వాళ్ళకు అప్లికేషన్తో పాటు ఇస్తే వాళ్ళు పాస్పోర్ట్తో పాటు నా పేరు మారుస్తారు అంట అలా కొంత టైమ్ పట్టిద్దంట అందుకంటే ఇప్పుడు అప్లై చేస్తన్నాను రా ఎందుకంటే ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ మార్చుకోవాలి కదా అందుకే మార్చుకున్ మార్చుకోవాలి అనుకుంటున్నానురా అవన్నీ ఆ అవునురా అయ్యా మార్చుకోవాలి అనుకుంటున్నానురా సరేనా సరే ఉంటా అయ్యా